నాకు జానపద గీతాలంటే ఎక్కువ ఇష్టం ఆ శైలిలో పాడే పాటలు చాలా బాగుంటాయి అందంగా ఉంటాయి పల్లెదనం ఉంటుంది అందుకని ఆ పాటలు చాలా ఎక్కువగా ఇష్టం నాకు